హలో నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మేము తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చాం అంటే మీకు ఇక్కడ పర్టికులర్గా ఏమి పండుగ జరుపుకుంటే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఏది జరుపుకుంటే అబ్బా ఈ పండుగ మళ్ళీ రావాలి రావాలి అని అట్ల ఉత్సాహం పెంచేవి ఏముంటాయి ఓకే

సంక్రాంతి సంక్రాంతిలో స్పెషల్గా ఏమైనా ఉంటుందా ఓకే

అవునా ఈ కనుమ అంటే ఏంటి

అవునా ఉగాది అవునా ఓకే అంటే మీకు ఎక్కువ స్పెషల్గా అంటే ఈ సంక్రాంతి భోగి కనుమ ఇవి ఓకే అవునా

ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ